నా కళాకృతిని ఇప్పటి దాకా ఏ ఫోటో పంపలేదు ఎందుకంటే నాకు నా రచనపై పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ ఫోటోకి పంపాలంటే కొన్ని ప్రమాణాలు నిబంధనలు టైం ఫ్రేమ్లు ఉంటాయి వాటిని జాగ్రత్తగా చదివి సమయం కేటాయించి పంపాల్సి ఉంటుంది కొన్నిసార్లు అవకాశం మిస్ అవుతుంది అయినప్పటికీ నేను కొన్ని మ్యాగజిన్ల ద్వారా మ్యాగ్జిన్లకు పంపే ప్రయత్నం చేసాను అలాగే నా రచనలను ఒకేసారి ఎలిమెంటరీ డ్రాయింగ్ పోటీలకు పంపించడం అది చిన్న స్థాయి పోటీ అయినా నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చింది ఇప్పుడు నన్ను ప్రోత్సహించేలా నా స్నేహితులు మరియు ఉపాధ్యాయులు అంటున్నారు మీరు ఇంటర్మీడియట్ స్థాయిలో కథలు డ్రాయింగ్లు పోటీకి పంపడానికి దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది భవిష్యత్తులో నేను నా రచనలు మరియు కళా ప్రతిబంధు వివిధ స్థాయిల పోటీలలో ప్రదర్శించాలి అనుకుంటున్నాను ముఖ్యంగా స్కూల్ మరియు జాతీయ స్థాయి పోటీలు నా లక్ష్యం అందుకే విద్య దానికి తగ్గ ప్రయత్నం చేస్తున్నాను దీనివల్ల నా సృజనాత్మకత పెరుగుతుంది పబ్లిక్ ఫ్రీడం త్రీ డబ్ల్యుయేషన్ కూడా పెరుగుతుంది ఇందుకే ఇప్పుడు నేను పోటీలలో పాల్గొనేల దృఢ సంకల్పంతో ఉన్నాను భవిష్యత్తులో నేను రచన కళా ప్రతిభ వివిధ స్థాయిలో ప్రదర్శించాలి అనుకుంటున్నాను